నేను బైక్ మీద మారేడిమిల్లి వెళ్దాము అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ ఘాట్ రోడ్లు చాలా మంచిగా ఉంటాయి చాలా అందమైన ప్రదేశాలు మధ్యలో మనకు తగులుతూ ఉంటాయి అలాగే అటుపక్క విశాఖపట్నం జిల్లా దగ్గరకు వెళ్ళినట్లయితే లంబసింగి కూడా మంచి ప్రదేశము అక్కడ తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ శీతల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి ప్రస్తుతం అక్కడ యాపిల్ పండ్లు చెట్లు కూడా పండిస్తున్నారు అలాగే అటునుంచి విశాఖపట్నం కూడా వెళ్ళవచ్చు విశాఖపట్నంలో కూడా చూడవలసిన ప్రదేశాలున్నాయి అటునుంచి అరకు అరకు వ్యాలీ కూడా మనకి బైక్ మీద వెళ్ళినట్టే మంచి చూట్టానికి మంచి బాగా ఉంటుంది